మా వంటింట్లో వివిధ పాత్రలు వివిధ రకాలుగా ఉపయోగపడతాయి మొదటిగా మా వంటింట్లో బిందె బిందె మనకు ఎంత ముఖ్యమంటే చాలా ముఖ్యం బిందెలో మనం నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు అనేది మనకు చాలా అవసరం కాబట్టి బిందె అనేది మొదటిగా ముఖ్యం మనకు ఎప్పుడు కానీ ఎవరి వంటింట్లో కానీ ఒక బిందె ఉండటం జరుగుతుంది బిందెతో బిందెతో పాటు చెంబు మనం ఆ బిందెలో నుండి నీళ్ళు ఎలా తాగాలంటే చెంబుతో చెంబు లేనిదే మనం ఎన్ని బిందె నీళ్ళున్నా వేస్టే కాబట్టి మనం చెంబు కూడా ముఖ్యమే అలాగే గంజు మొదటిగా మనం ఏ కూర అన్నం వండుకున్నా గంజు అనేది ముఖ్యం చెప్పాలంటే గంజులో కూడా వివిధ రకాల గంజులుంటాయి అన్నం గంజు కూర గంజు మామూలుగా పెళ్ళిలో వండుకోవడానికి పెద్ద గంజు ఉంటుంది దాన్నే మనం అండా ఆని కూడా అంటాం ఇంకా అప్పాలు చేసుకోవడానికి ముకుడు ఉంటుంది అన్నం గంజు అనేది మనం కింద మసి మసి ఉండకుండా మట్టి రాసుకోని పెట్టుకుంటే పొయ్యి మీద అయితే మనకు అన్నం గంజు కొంచెం పెద్దగా ఉండటం జరుగుతుంది కూర గంజు అయితే దాని మూతి చిన్నగా ఉంటుంది లోపల పెద్దగా ఉంటుంది దానివల్ల మనం కలబెట్టినప్పుడు కూర బయటికి వెళ్ళకుండా ఈజీగా ఉంటుంది మనకి అలాగే గరిట గరిట కూడా ముఖ్యం మనం గంజులో ఉన్న కూర అయినా అన్నం అయినా ఎలా కలబెడతాం గంజు లేకుండా కాబట్టి అన్నానికి అన్నం గంజు ఉంటుంది అన్నం గరిటె ఉంటుంది పెద్ద గరిటె అన్నం కోసం ఉంటుంది అలాగే కూర గంజుకి కూర గరిటె ఉంటుంది ఇంతేకాకుండా మనం అప్పాలు చేసుకున్నప్పుడు మూకుడు అనేది అవసరం పడుతుంది మూకుడులో మనం నూనె ఫస్ట్ నూనె పొయ్యాలి మొదటిగా నూనె పోసిన తరువాతే మనం ఏదైనా చెయ్యొచ్చు మనం మూకుడులో గారే అప్పాలు మడగపాలు బెల్లప్పాలు సకినాలు ఏ విధమైన వంట రకాలు అయినా చేసుకోవచ్చు వాటికి కూడా వివిధ రకాల గరిటెలు ఉంటాయి జాలి గరిటెలు ముఖ్యంగా దానికి వాడతారు ఎందుకంటే నూనె బయటికి వెళ్ళకుండా జాలి గరిటెలు వాడతారు మరియు ఇంకా మనకి పెద్ద అండాలు ఉంటాయి పెళ్ళిలో కానీ దేనికైనా ఏదైనా పండుగలకు కానీ ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అన్నం బాగా వండాలి అంటే అండాలో అండాలో వండుతారు అండాలకి పెద్ద గరిటెలు ఉంటాయి మళ్ళీ ఇంకా ఇవన్నీ ఉంటాయి కాని మనం ఏ వేటిలో తింటాము అంటే పళ్ళెం పళ్ళేలు ఉండాలి పళ్ళెం ఉంటేనే మనం పళ్ళెంలో వేసుకుని తింటాం ఇవి పళ్ళేలలో కూడా చాలా రకాల పళ్ళేలు ఉంటాయి మరియు ఇంకా జాడీ ఉంటుంది జాడీలో మనం వివిధ రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం మనం గంజులో పెట్టుకుంటే అది ఖరాబు అవుతుంది కాబట్టి జాడీ అనేది చాలా ముఖ్యం దానిని జాగ్రత్తగా ఉంచాలి ఒకవేళ్ళ బోర్లా పడిందంటే పగిలిపోతుంది కాబట్టి జాడీ అనేది చాలా జాగ్రత్తగా ఉంచాలి అంతేకాకుండా ఇంకా గ్లాసు గ్లాసులో మనం ఛాయి కానీ పాలు కానీ ఏదైనా తాగాలి అన్నా గ్లాసులో పోసుకుని తాగుతాము చెంబులో తాగలేం కదా అందుకే గ్లాసులో పోసుకుని తాగుతాం వంటగదిలో గ్యాస్ పొయ్యి ఉంటుంది గ్యాస్ పొయ్యి ఉండటం గ్యాస్ పొయ్యి వల్ల మనం అన్ని వంటలు చేసుకోవచ్చు గ్యాస్ లేనిదే మంట లేనిదే మనం ఏం చెయ్యలేము కాబట్టి గ్యాస్ పొయ్యి ఉంటుంది ఇంకా రిఖాబ్ అన్నం గంజులపైన రిఖాబులు అలా రిఖాబ్ లేకుంటే అన్నం బయటికి పొంగిపోతుంది అన్నం ఖరాబు అవుతుంది రిఖాబ్ అనేది చాలా ముఖ్యం రిఖాబ్ లేకుంటే మనము ఏం చెయ్యలేం కాబట్టి కూర రిఖాబ్ అన్నం రిఖాబ్ అన్నీ ఉంటాయి ఇంకా గిన్నెలు గిన్నెలు కూడా ఉంటాయి గిన్నెలలో మనం వివిధ రకాలైన వివిధ వస్తువులు ఉంచుకుంటాము జీలకర్ర మెంతులు ఆవాలు మరియు ఒక్కొక్కదానికి ఒక్కొక్క గిన్నె ఉంటుంది ఇంకా ఉప్పు డబ్బా ఉంటుంది కారంపొడి డబ్బా ఉంటుంది పసుపు డబ్బా ఉంటుంది ఇవన్నీ మనం కూరలో వేసుకోవడానికి వాడతాము ఇంకా మూతలు ఉంటాయి టిఫిన్ బాక్స్లుంటాయి క్యారేజీ బాక్స్లలో మనం అన్నం పెట్టుకుని ఎక్కడికైనా తీర్థ యాత్రలకు ఇలా వెళ్ళినప్పుడు అవసరంపడతాయి అంతే కాకుండా బడికి వెళ్ళినప్పుడు ఇంకా మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి ఇంకా ఏముంటాయంటే పాత్రలు ఇల పీటుంటుంది ఇల పీటతోనే మనం ఏ కూరగాయలైనా కట్ చెయ్యవచు ఇల పీట లేనిదే మనం ఏం కూరగాయలు కోయ్యలేము అందుకే ఇల పీట అనేది ముఖ్యం ఇల పీటతో కోసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చేతులు తెగే అవకాశాలుంటాయి అందుకే ఇల పీటతోని మనం మొదటిగా జాగ్రత్తగా ఉండాలి ఇల పీటతో కోసిన వెంటనే దాన్నిలా అడ్డం పడుక్కో బెట్టాలి లేకుంటే ఇబ్బంది జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాటిల్లో ఫ్రిడ్జ్ ఒకటి ముఖ్యమైనది ఏదైనా మనం కూర గిన్నెలు గట్రా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము లేదంటే పాడైపోతాయి పాత్రలు ఇంకా చాలానే ఉంటాయి అవి ఏమిటంటే ముకుడు ముకుడులు ఉంటాయి ఇంకా చాట చాట అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే మనం అన్నం బియ్యం చెరిగేటప్పుడు ఏవైనా పల్లీలు వోల్చుకునేటప్పుడు ఇంకా చాలా చాటతోని చెరుగుతే దుమ్ము ధూళి చెత్తా చెదారం అంతా పోతుంది చాట అనేది చాలా అవసరం చాట అనేది మనం తయారు చేసుకోవచ్చు కూడా మిగతావి ఏవీ తయారు చేసుకోలేం కానీ చాటని తయారు చేసుకోవచ్చు ఇంకా సోల అన్నం బియ్యం సోల ఉంటుంది దాని ద్వారా మనం ఎన్ని బియ్యం పెట్టుకోవాలని అందాజుగా తెలుస్తుంది లేదు అంటే మనకు తెలియదు అందుకే సోల అనేది చాలా ముఖ్యం ఇంకా పప్పు దంచే దినుసు అది కూడా చాలా ముఖ్యం మనం పప్పు వండుకున్నప్పుడు రుబ్బడానీకి చాలా అవసరం పడుతుంది కాబట్టి అది కూడా చాలా ముఖ్యం ఇంకా గంజులలో వివిధ గంజులు ఉంటాయి పెద్ద గంజుంటుంది చిన్న గంజుంటుంది మనము ఏదైనా గోలిచిన కోడానికి సపరేట్ గంజుంటుంది ఇంకా పెనం పెనంతో మనం దోశలు పోసుకోవచ్చు ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మనం దానిమీద బియ్యపు రొట్టెలు చేసుకోవచ్చు పెనం అనేది చాలా జాగ్రత్తగా వాడాలి పెనం పైన ఫస్ట్ మొదటిగా కొంచెం నూనె పోసి తరువాతే చేసుకోవాలి లేకపోతే అంతా పెనంకే అతుక్కుంటుంది కరాబ అయిపోతుంది పెనం అందుకే పెనం వాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకా మసి గుడ్డ మసి గుడ్డ కూడా చాలా ముఖ్యం మసి గుడ్డ లేకపోతే మనం ఏం పట్టుకోలేము పట్టకార ఇప్పుడు పట్టకార వాడుతున్నారు పట్టకార లేకుంటే మనం ఏది దించలేము చేతులు కాలిపోతాయి పట్టకార లేకపోతే అందుకే పట్టకార దేనికైనా వాడతాం ఇంకా ఇంకా చెంబు పెద్ద చెంబు ఉంటుంది తపాలే ఉంటుంది తపాలలో మనం పాలు పిండుకోడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఎవరికైనా చాలా మంది ఇంటికి ఎదురుగా వచ్చినప్పుడు వారికి నీళ్ళు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తపాలెలో చాలా నీళ్ళు పడతాయి కాబట్టి తపాలె అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా జాలీ జాలీ అనేది మనం బిందె పైన కప్పడానికి ఉపయోగపడుతుంది లేదంటే దుమ్ము దుమ్ము ధూళి అంతా బిందెలోకి వెళ్ళకుండా జాలి అనేది చూసుకుంటుంది జాలి పెట్టడం వల్ల మనం నీరు కూడా మంచి తాజా నీరు లోపలికి వెళ్ళి జాలి కాడ మట్టి ఏదైనా దుమ్ము ఇలా అతుక్కుపోతుంది దీని ద్వారా మనం మంచి నీరు తాగవచ్చు ఇంకా చెప్పాలంటే సిలిండర్ సిలిండర్తోనే గ్యాస్ వస్తుంది కాబట్టి సిలిండర్ కూడా ముఖ్యమే ఇంకా వంటగదిలో పప్ పప్పు గిన్నెలు మినప్పప్పు గిన్నెలు చాలా రకాల గిన్నెలు ఉంటాయి అంతేకాకుండా కట్టరు కట్టరు కూడా వాడతారు కట్టరు అనేది మనం ఏదైనా కొయ్యిడానికి ఇలా పీటతో ఇబ్బంది కావడం వల్ల కట్టరు వాడతారు కాబట్టి కట్టరు వాడాలి వంటగదిలో వంటగదిలో ఇంకా మనకి సింకు సింకు అనేది అవసరమే సింకు వాడాలి సింకు ఇంకా సింకు వల్ల మనం ఏదైనా తిన్నాకా అలా పడేయవచ్చు క్యారేజ్ బాక్స్లుంటాయి పళ్ళాలు చాలా పళ్ళాలు ఉంచుకోవాలి బాక్స్లు ఉంచుకోవాలి గిన్నెలు చిన్న గ్లాసులు పెద్ద గ్లాసులు ఇంకా టిఫిన్ బాక్స్లు కుక్కరు ఇంకా మన పెద్ద పసుపు నూనె టిన్ను నూనె టిన్ను బకిటాలు వంటివి వాడుకోవచ్చు ఇవి దేనికి అంటే బకిటాలు కారప్పొడి చాలా కావాలి కాబట్టి బకెటాలలో పసుపైనా కారప్పొడైనా వేసుకోవచ్చు ఇంకా నూనె నూనె జగ్గు నూనె జగ్గులో మనం నూనె వేసుకోవచ్చు నూనె పోసుకోవచ్చు ఎందుకంటే ప్యాకెట్తో పొయ్యలేము కాబట్టి ఎప్పటికీ నూనె పోసుకోవచ్చు నూనె జగ్గు అనేది మూత చాలా గట్టిగా ఉంటుంది దాని ద్వారానే మనం ఏదీ పోదు అందుకనే నూనె జగ్గు చాలా మంది ఉపయోగించుతారు నూనె జగ్గులో పావు కూడా ఉంటుంది పావు ద్వారా మనకి ఎంత నూనె పోస్తున్నాము అనేది తెలుస్తుంది కాబట్టి నూనె జగ్గు అనేది కూడా ఒకరకంగా ఉపయోగపడుతుంది మరియు పప్పు కుక్కరు పప్పు కుక్కర్లో మనం పప్పు వండుకోవచ్చు సాధారణ గిన్నెలో అయితే చాలా సేపు పడుతుంది మళ్ళీ అది సరిగ్గా వండదు పప్పు కుక్కర్లోని అయితే మనం పప్పు వండాక ఎంత అయ్యింది ఎంత అయ్యింది విజిల్ ద్వారా తెలుస్తుంది కాబట్టి పప్పు కుక్కర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా నూనె టిన్నులు నూనె టిన్ను ఉపయోగపడుతుంది రైస్ కుక్కర్ అన్నం కుక్కర్ ఉంటుంది అన్నం కుక్కర్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నం కుక్కర్ ద్వారా మనం అన్నం వండుకోవచ్చు ఒక్కసారి మనం పెట్టి పోతే చాలు అదే వండుతుంది మాడిపోకుండా ఉంటుంది అన్నం కుక్కర్లో అయితే ఇంకా అప్పాలు పోసే గిన్నె అప్పాలు పోసే గిన్నె అంటే మీకు చాలామందికి తెలియదు అది ఎందుకంటే అప్పాలు పోస్తాం అప్పాలు పోసేటప్పుడు దానిలో పిండి పెట్టి ఇలా వొత్తడం వల్ల అప్పాల మిషను అని కూడా అని చెప్తాం మనం అప్పాల మెషిన్ అనేది గారే అప్పాలకు ఒక అప్పాల మెషిన్ ఉంటుంది మడగప్పాలకు ఒక అప్పాల మెషిన్ ఉంటుంది సకినప్పాలకు ఒక అప్పాల మెషిన్ ఉంటుంది ఇవి అనేది చాలా చక్కగా ప్రదర్శించబడి ఉంటాయి వీటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు అప్పాల మెషిన్లో వేలు పెడితే వేలు పోవడం జరుగుతుంది అందుకే వీటితోని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిక్సీ మిక్సీ మిక్సీ ఉంటుంది మిక్సీలో మనం అన్నీ పెట్టొచ్చు అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర ఏదైనా చక్కెరతో చేసుకున్నప్పుడు చక్కెరని ఇంకా వివిధ రకాలు వేసుకుని పచ్చళ్ళు నూరుకునేటప్పుడు ఇవన్నీ వట్టవచ్చు అందుకే మిక్సీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా మనకి క్యానులు క్యాను కూడా ఉపయోగపడుతుంది క్యాను ఎందుకంటే అప్పాలు వేసుకోవడానికి ఏదైనా మనం దినుసులు చేసుకునప్పుడు అవి పెట్టుకోవడానికి క్యాను అనేది చాలా ఉపయోగపడుతుంది క్యానుతో మనం క్యానులో వేసుకుంటే ఖరాబు కాకుండా ఉంటాయి మనం ఏదైనా క్యానులో వేసుకున్నప్పుడు గట్టిగా మూత పెట్టుకోవాలి గాలి పోకుండా లేకపోతే అవి కూడా ఖరాబ అవుతాయి అందుకే క్యాన్ వాడాలి మనం ఎక్కువగా ఇంకా మనకి కూరాడి కుండ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే మనకి కత్తి కత్తి కూడా వాడుకుంటాము ఏదైనా కొయ్యడానికి ఉల్లిపాయలు గట్రా కొయ్యడానికి లిప్ ఇలపీట మరియు కత్తి కూడా వాడతాము కత్తి మరియు చెంచాలు చెంచాలు పాలు తాగేటప్పుడు చక్కెర కలియబెట్టుకోడానికి సేమ్యాతో తిన్నప్పుడు తాగడానికి కూడా చెంచాతో తింటాము మనము ఇంకా నిమ్మకాయలు పిండుకునే మెషిన్ మనం నిమ్మకాయలు ఎంత పిండినా వేళ్ళతోని అంత రసం రాదు కాబట్టి మనం నిమ్మకాయల జాలి ఉంటుంది దానిలో నిమ్మకాయని కోసి పక్క పెట్టి ఒత్తితే నిమ్మరసం మొత్తం వస్తుంది దీనితో మనం నిమ్మరసం చేసుకుని తాగవచు చాలా బాగుంటుంది రుచి కూడా ఇంకా అన్నం గరిటె అయితే చాలా పెద్దగా ఉంటుంది వెడల్పుంటుంది సన్నగా ఉంటుంది అన్నం గరిటెతో పోల్చుకుంటే గంటెలల్లో అన్నం గరిటె పెద్దది అన్నం గరిటెను మనం పెద్ద గరిటె అని కూడా అంటాము ఇంకా రొట్టెలు చేసుకునే గరిటె ఉంటుంది రొట్టెలు చేసుకునే గరిటె ఇలా ఇలా సున్నితంగా ఉంటుంది చక్కగా గీతలు ఇలా ఏం లేకుండా ఇంకా మనం బజ్జీలు చేసుకునేటప్పుడు జాలి గరిటె ఉంటుంది జాలి గరిటలో మనం బజ్జీలు వేసినప్పుడు ఇలా జాలి గరిటె బజ్జీలను మాత్రమే తీస్తుంది నూనె మొత్తం అలాగే ఇంకి పోతుంది అందుకే బజ్జీల గరిట అనేది చాలా ముఖ్యం మనకు అంతే కాకుండా గరిటెలో చెక్క గరిటె ఉంటుంది ఈ చెక్క గరిటె దేనికంటే మనం దోశలు పోసుకునేటప్పుడు దోశల పెనంపై ముఖ్యంగా గీతలు పడకూడదు గీతలు పడితేనే దోశల పెనం ఖరాబు అయిపోతుంది అందుకే ఈ చెక్క గరిటెతో మనం ఇలా చె గీకడం వల్ల పెనంకి ఏమి కాదు గీతలు పడవు అందుకే మనం ఎవ్వరైనా చెక్క గరిటె వాడతారు మిగతా వాటికి మాత్రం ఇనుము గరిటెలు వాడతారు ఎందుకంటే కూరలు ఇలా కలబెట్టినప్పుడు చెక్క గరిటెలు ఆగవు అందుకే చెక్క గరిటెలు వాడతారు ఇంకా మనకి చక్కెర డబ్బాలనేది చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే చీమలు పడతాయి ఇప్పుడు సాధారణంగా అందుకే చక్కెర గరిటలు ఉంచుతాయి ఇంకా నూనె బాటిల్ ఉంచుకోవాలి నూనె బాటిల్ ఒకటి ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకే మంచిది ఇంకా క్యానులు ఉంచుకోవాలి ఇంకా ఒక మంచీల టిన్ను ఉంచుకోవాలి టిన్ ఉంటే మనకి మంచీల టిన్ను ఉంటే మనకి చాలా అవసరం ఉంటుంది అందుకే మంచీల టిన్ను ఉంచుకోవాలి ఇంకా చెప్పాలంటే దోశల పెనం కాకుండా మనకి రొట్టెల పెనం కూడా ఉంటుంది ఈ రొట్టెల పెనాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఈ రొట్టెల పెనం కూడా చాలా అవసరం పడుతుంది ఇంకా గిన్నెలుంటాయి గిన్నెలు ఎందుకంటే మనం ఏమైనా కూరగాయలు వస్తువులు పోసుకున్నప్పుడు గిన్నెలో వేసుకోవచ్చు అందుకే ఈ గిన్నెలు అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి అందరూ దాదాపుగా అందరూ గిన్నెలల్లో చిన్న గిన్నెలు కొనుక్కుంటారు గిన్నెలల్లో కూడా వంద రకాల గిన్నెలుంటాయి ముగ్గుల గిన్నెలుంటాయి కూరగాయల పోసుకోడానికి చిన్న గిన్నెలుంటాయి పెద్ద గిన్నెలుంటాయి ఇంకా కటోరాలుంటాయి మనం కటోర వల్ల రెండు రకాల ఉపయోగాలుంటాయి గ్లాసులో చేసేది కూడా కటోరలో చేసుకోవచ్చు మనం గ్లాసులో సేమ్యాలు గట్రా తింటాము కటోరలో కూడా తినవచ్చు చెంచా వేసుకుని తినవచ్చు కటోరలో కూడా చల్లారిపోతుంది ఇంకా ఎక్కువ తొందరగా చల్లారిపోతుంది తొర్రిచ్చుకోవచ్చు గ్లాసులోని అయితే కటోరలో కొంచెం కష్టం అవుతుంది కటోరలలో ఇంకా మనం పసుపు చక్కెర గట్రా వేసుకుని ఏదైనా పక్కకు పెట్టుకోవచ్చు అందుకే కటోర అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకా మనకు వంట గదిలో ప్లాస్టిక్ డబ్బాలుంటాయి ప్లాస్టిక్ డబ్బాలు ఇవి మనకి దాదాపు అల్లం తీసుకోడానికి ఇలా కారప్పొడి తీసుకోడానికి ఉప్పు తీసుకోడానికి ఉపయోగపడతాయి ఇంకొకటి గుడ్డు స్టాండ్ ఉంటుంది గుడ్డు డబ్బా అనేది ఎందుకంటే కోడిగుడ్డు కోసమే మనం వేరే గిన్నెలో పెట్టినా అవి ఇలా ఊపినప్పుడు పగిలి పగిలే ఛాన్స్ ఉంటుంది అందుకే కోడి గుడ్డు గిన్నెలో పెడితే అది ఎంత ఊపినా వాటికి ఏం కావు అందుకే కోడి గిన్నె గుడ్డు గిన్నెలు వాటి కోసం వాడతారు ముక్యంగా